నా ప్రాంతంలో చేపలతో నది లేదా సరస్సు ఉంటే అది చాలా ప్రజులతో ప్రసిద్ధి చెందుతుంది అలాంటి నీటి శోతలు కృష్ణా నది కడప నది లేదా చిన్న జలాశయాల వంటి ప్రదేశాలలో ఉంటాయి ఈ ప్రదేశాలు చేపలు పట్ అంటే దానికోసం ప్రసిద్ధి చెందాయి ఎందుకంటే నీటితో శోతలతో పలు రకాల చేపలు ఉండడం వల్ల అక్కడ చేపల పట్టడం ఒక సాధారణ మరియు ప్రముఖ గమనం అవుతుంది చేపలు పట్టడం అనేది అటవి ప్రాంతాలలో మరియు నదులలో ఎడార్లలలో కోసం విశేషంగా చేస్తారు అక్కడ గోబి బిందు పేరు నర్మద తావెల్ మరియు పెరుగు వంటి చేపల జాతులో సమృద్ధిగా ఉంటాయి ఈ ప్రదేశంలో చేపలు పట్టడం కోసం పలు సాధారణాలు కార్గోకాలు నెట్లు మరియు బాయిలర్ పరికరాలు ఉపయోగిస్తారు నేను అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళిపోతే ఆహార చేపల పట్టడం సమయం ఆసక్తి సంతోషంగా కూడా పొందగలరు అలాగే ప్రకృతిని అందించడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కానీ అది ఆహార అవసరాల కోసం చేస్తే సమర్థవంతమైన మరియు కాపాడే పద్ధతులను ఉపయోగించడం చాలా ముఖ్యమైంది